శుభోదయం సంతోష్ తప్పకుండా నేనే మిమ్మల్ని క్యాబిన్ కి రమ్మన్నాను మీ ట్రాన్స్ఫరు మీ ట్రాన్స్ఫర్ విషయం గురించి మాట్లాడుదామని పిలిచాను మీకు మన కంపెనీ గురించి తెలుసుగా మనం వేరే బ్రాంచ్ ఓపెన్ చేశాం అక్కడ మీకులాంటి సీనియర్ అసిస్టెంట్లు టైమింగ్ గురించి చాలా అవసరం ఉంది మీరు వెళ్తే అక్కడ జూనియర్స్ కి వర్క్ నేర్పించడానికి చాలా ఈజీ గా అవుతుంది అందుకని మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాం నేను మీ పరిస్థితి అర్థం చేసుకోగలను కానీ మీరు నా పొజిషన్ లో ఉండి ఆలోచించండి కంపెనీ లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ లలో మీరు ఒకళ్ళు ఉన్న వాళ్ళని ఇక్కడే ఉంచుకుంటే నాకు అక్కడ కంపెనీ గ్రో అవ్వదు కదా అందుకని మిమ్మల్ని అక్కడికి పంపిద్దాం అనుకుంటున్నాను మీకు ఒక రెండు రోజుల్లో ఎప్పుడు బయలుదేరాలి అన్న విషయము టిక్కెటు అన్నీ బుక్ చేసి మీకు మేమే ఇన్ఫార్మ్ చేస్తాం మీరు అప్పుడు వెలుదురుగాని నేను అర్దం చేసుకోగలను మీరు ఈ శనివారం ఆదివారం ఆదివారం ఎలాగో సెలవే కాబట్టి శుక్రవారం శనివారం కూడా సెలవు తీసుకుని వెళ్ళి ఇల్లు వెతుక్కొని మీ కుటుంబంతో కలిసి వెళ్ళండి అంటే మేము బెంగళూర్లో చేస్తున్నాం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కదా మిమ్మల్ని బెంగళూర్లో వేస్తున్నాం తప్పకుండా మీ కుటుంబ ఛార్జీ ఖర్చులు కూడా మేమే భరిస్తాము ఈ సారికి ఎందుకంటే మా పనే కదా తప్పకుండా వెళ్ళండి ఆల్ ద బెస్ట్